స్ట్రీమింగ్ మరియు వీడియో కంటెంట్ సృష్టి గేమింగ్ పరిశ్రమను అనేక విధంగా ప్రభావితం చేశాయి గేమింగ్ కు ప్రాప్యతను పెంచడం స్ట్రీమింగ్ ఇంకా వీడియో కంటెంట్ సృష్టి కొత్త ఆటగాళ్ళకు గేమింగ్ కు ప్రాప్యతను పెంచడంలో సహాయపడతాయి ఆటగాళ్ళు ఇప్పుడు తమ స్మార్ట్ ఫోన్లు లేదా ల్యాప్టాప్ లలో స్ట్రీమ్ చేసిన ఆటలను ఆడవచ్చు గేమింగ్ ను మరింత సామాజికంగా చేయడం స్ట్రీమింగ్ మరియు వీడియో కంటెంట్ సృష్టి గేమింగ్ ను మరింత సామాజికంగా చేయడంలో సహాయపడుతుంది ఆటగాళ్ళు ఇప్పుడు ఇతర ఆటగాళ్ళతో కలిసి ఆడటానికి మరియు వారి ఆటలను ప్రదర్శించడానికి గేమింగ్ ఇంకా వీడియో కంటెంట్ సృష్టిని ఉపయోగిస్తున్నారు గేమింగ్ ను మరింత ప్రజాదారణ పొందించడం స్ట్రీమింగ్ ఇంకా వీడియో కంటెంట్స్ సృష్టి గేమింగ్ ను మరింత ప్రజాదరణ పొందించడంలో సహాయపడ్డాయి ఆటలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మరింత ప్రజాదరణ పొందాయి కొన్ని నిర్దిష్ట ఉదాహరణలు మనం చూస్తే ట్విచ్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద గేమింగ్ స్ట్రీమ్ సైట్ ఇది ఆటగాళ్ళకు వారి ఆటలను ప్రదర్శించడానికి ఇంకా ఇతర ఆటగాళ్ళతో కనెక్ట్ చేయడానికి వేదికను ఇస్తుంది యూట్యూబ్ గేమింగ్ ఇది ఆటల విమర్శలు ఆటల ట్యుటోరియల్లు ఇంకా ఆటల పార్ట్ పార్ట్ లను కలిగి ఉంటుంది స్ట్రీమింగ్ మరియు వీడియో కంటెంట్ సృష్టి గేమింగ్ పరిశ్రమను శాశ్వతంగా మార్చాయి ఈ ప్రభావాలు భవిష్యత్తులో కూడా కొనసాగుతుంటాయి అని నేను అనుకుంటున్నాను